పల్లెలలో పట్నాలలో ఆటలు ఆడడానికి చాలా తేడాలు ఉన్నాయి పల్లెలలో చాలా విశాలమైన ప్రాంతం ఉంటుంది అక్కడ అన్నీ రకాల ఆటలు ఆడవచ్చు పల్లెలలో పిల్లలు అందరు వచ్చి చాలా బాగా ఆడుకోగలరు మనకి ప్రాంతం పెద్దగా ఉంటుంది మరియు పొలాల గట్ల మీద చెట్లు మీద ఎక్కువగా ఆడుకోవచ్చు అన్నీ రకాల సౌకర్యాలు ఉంటాయి మనకి విస్తీర్ణత ఎక్కువగా ఉంటుంది కావున అందరు అన్నీ రకాల ఆటలు ఆడుకోగలరు అదే పట్నాలలో అయితే మనకి ప్రాంతం చాలా చిన్నగా ఉంటుంది మనకి ప్రత్యేకించి ఒక గ్రౌండ్గా రూపొందించుకోవాలి అందులో మనం అందరం అందులో ఆడుకోవాలి ఆ ప్రాంతంలో అన్నీ చేసుకోవాలి కాబట్టి పట్టణాలలో పల్లెలలో చాలా తేడా ఉంటుంది